పశువులని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాటి భద్రతా విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మాకైతే చాలా పశువులయితే ఉన్నాయి ఆవులూ గేదెలూ ఇంకా కుక్కలు ఇటువంటివి అయితే మాకు చాలా ఉన్నాయి వాటిని మేము ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాము వాటి ఆహారం విషయంలో కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటాము అవి ఎప్పుడెప్పుడు ఏం ఏం తినాలో అవి వాటికి పెడుతూ దాణా ఉలవలు ఇవి దాణా అవన్నీ మేము పెడుతూ ఎప్పటికప్పుడు వాటిని సంరక్షిస్తూ ఉంటాము ఎందుకంటే ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే వాటికి బాగాలేనప్పుడు గొంతు వాపుతో కొన్ని ఆవులు కానీ గేదెలు కాని ఆహారం తినలేవు అప్పుడు అలాంటి టైంలో మా దగ్గరలో ఉన్న పశువుల ఆసుపత్రికి మేము తీసుక వెళ్తాము తీసుక వెళ్ళి వాటిని ఎలా సంరక్షించాలి అనేది తెలుసుకుంటూ వాటికి కావాల్సిన మందులు గట్టా మేము తీసుకొని వాటికి వాక్సిన్లు కట్టా వేయిస్తూ అన్నీ మేము చూసుకుంటూ ఉంటాము ఎప్పటికప్పుడు వాటికి ఆహారం గట్టా మేము పెడుతూ ఉంటాము ఇంకా పశువులను గూర్చి మేము అనేక మందిని అడుగుతూ డాక్టర్లని గట్టా సలహాలు తీసుకుంటూ ఇంకా యూట్యూబ్ ఛానెల్స్లో కానీ ఇంకా పుస్తకాల్లో కూడా అని చూసుకుంటూ చదువుతూ ఉంటాము ఎప్పటికప్పుడు మా పశువులని మేము జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము